చెప్పండి అవునండి చెప్పండి స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి మీకు ఏది కావలి ఏ క్లాస్ బుక్స్ కావాలండి మీకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి ఏ ఫోర్ సైజ్ పేపర్సు కలర్ పేపర్సు గ్లిట్టర్ పేపర్సు పెయింటింగ్స్ బ్రెషెస్సు ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి మా దగ్గర మీకు ఏవి ఏ ఐటమ్ కావాలంటే మేము అది ఇస్తాం అండి భు టెన్త్ క్లాస్కి సంబందించి టెస్ట్ పేపర్స్ టెస్ట్ పేపర్స్ ఉన్నాయి నోట్బుక్స్ ఉన్నాయి అది గైడ్స్ ఉన్నాయి సబ్జెక్ట్వైస్గా మ్యాథ్స్కు సంబంధించి మ్యాథ్స్ సైన్స్కి సంబంధించి లెసన్ వైస్గా కావాలంటే లెసన్ వైస్గా ఉన్నాయి టోటల్ బుక్స్ కావాలంటే బుక్స్ ఉన్నాయి ఆల్ ఇన్ వన్ కూడా ఉన్నాయండి మా దగ్గర ఉందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మేము మా దగ్గర అన్నీ ఒకే దగ్గర తీసుకుంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి కూడా ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉందండి మా దగ్గర ఇంకా ఏమి కావాలి ఇంకా ఏమన్న అవసరం ఉన్నాయా ఆర్ట్కి సంబంధించిన నోట్బుక్సా ఏ టైప్ ఆఫ్ నోట్బుక్స్ కావాలి మీకు

ఉన్నాయి అదే బ్రాండ్ నిర్మల బ్రాండా లేకపోతే క్లాస్మేట్సా మై ఫ్రెండ్సా ఇట్లా దాన్ని బట్టి ఉంటాయండి

అన్నీ క్వాలిటీస్ ఉన్నాయి మా దగ్గర క్వాలిటీ కూడా బాగుంటుంది అండి టెన్ పర్సెంట్ మేము డిస్కౌంట్ ఇస్తాం ఇంకా పెన్నులు అలాంటివి కూడా ఏమన్న అవసరం ఉన్నా కూడా మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి షాపు ఉంటుంది అండి ఈవినింగ్ అంటే నైట్ నైట్ నైన్ వరికి ఉంటుంది మార్నింగ్ సెవెన్ నుంచి ఏ టైంలో వచ్చిన మేము ఉంటాం అండి ఓకే అండి ఓకే కాల్ చేసి రండి ఓకే థ్యాంక్ యూ